నేను ధ్యానం మరియు ప్రాణాయామం చేస్తాను ఈ రెండు నా యోగా అభ్యాసంలో చాలా ముఖ్యమైన భాగాలు ధ్యానం నా మనసును ప్రశాంత పరచడానికి నా శరీరాన్ని శ్రద్ధగా ఉంచడానికి నాకు చాలా సహాయ పడతాది అంతేకాకుండా నా ఆలోచనలు ఇంకా భావోద్వేగాలను బాగా అర్ధంచేసుకోవడానికి వాటిని నియంత్రించడానికి నాకు సహాయం చేస్తుంది ప్రాణయామం అనేది నా శ్వాసను మెరుగుపరచడానికి నా శరీరంలోని శక్తిని సమతుల్యం చేయడానికి నాకు సహాయ పడుతుంది ఇది నాకు శక్తి మరియు సమగ్రతను పెంచడానికి సహాయపడుతుంది నేను రోజుకు కనీసం ముప్పై నిమిషాలు పాటు ధ్యానం చేస్తాను సాధారణంగా కూర్చుని లేదా పడుకుని ధ్యానం చేస్తాను నా మనస్సును ఒకే ఒక ఆలోచనపై కేంద్రీకరించడానికి నేను ఎంతగానో ప్రయత్నిస్తాను నేను రోజుకి కనీసం పది నిమిషాలు ప్రాణయామం కూడా చేస్తాను అదేంటంటే నేను సాధారణంగా నాడీ శాంతిని ప్రోత్సహించే ప్రాణయమాలను చేస్తాను నేను ధ్యానం మరియు ప్రాణయామం యొక్క ప్రయోజనాలను చాలా అనుభవించాను వా అవి నాకు ఒత్తిడిని తగ్గిస్తుంది నా నిద్రను మెరుగుపరచడానికి ఇంకా నా మనస్సును శరిరిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి చాలా సహాయపడుతుంది నేను నా యోగా అభ్యాసంలో ధ్యానం మరియు ప్రాణాయామం యొక్క ప్రాముఖ్యతను నమ్ముతున్నాను వారు యోగ యొ యొక్క మొత్తం అనుభవాన్ని మెరుగుపరచగలరు అంతేకాకుండా మీ చుట్టూ ఉన్న ప్రపంచంలో మరింత అంతర దృష్టిని పొందడంలో మీకు సహాయ పడవచ్చు